ఇది కోఆర్డినేషన్ క్వశ్చన్ మేము దసరా గురించి చెప్పాలని అనుకుంటున్నాము దసరా అనేది మా ఊళ్ళో తొమ్మిది రోజులు జరుపుతూ ఉంటాము ఈ దసరా చేయడానికి అమ్మవారిని అలంకారం తొమ్మిది అలంకారాలుగా చేస్తూ ఉంటాము ఇది నవరాత్రులుగా ఉపయోగపడుతుంది ఇది దసరా గురించి చాలా అందమైన పండగగా చెప్పబడతాము అమ్మవారిని రకరకాలు మొదటిరోజు ఒక్కొక్క రకంగా అలంకరిస్తూ ఉంటాము అమ్మవారికి పూలతోను పూలతోలను పూలు అన్ని రకాలైన అన్ని రకాల పూలు అలంకరించి దండలతో హా హారాలు కట్టి అందముగా అమ్మవారి మెడలో వేసి పూజిస్తూ ఉంటాము ఇవి పండగ చేయడానికి మా ఊళ్ళో చాలా అద్భుతంగా చేస్తాము ఇక్కడ గుడిలో అలంకారాలను చేస్తూ మంచి మంచి ప్రార్ధనలు వింటూ హాయిగా గడుపుతూ ఉంటాము తొమ్మిది రోజులు మాకు కన్నుల పండగగా ఉంటుంది ఈ దసరా ఈ దసరా చేయడానికి ఎంతో మంది దూ దూర ప్రాంతాల నుండి మా ఊరికి వస్తూ ఉంటారు మా ఊరికి రావడానికి మా ఊరిలో ఈ తొమ్మిది నవరాత్రులు రకరకాల అలంకారాలతో మా ఊరిలో చేస్తూ ఉంటారు ప్రతీ గుడిలోనూ అమ్మవారిని అలంకరిస్తూ దర్శనానికి వెయ్యి దీపాలతో వెలుగుతూ అద్భుతంగా చేస్తూ ఉంటాము ఇది అమ్మవారిని చూడటానికి రెండు కన్నులూ సరిపోవు అలా అద్భుతంగా అలంకరిస్తూ ఉంటారు లైటు వెలుతురులతోను కాంతులతోను కాంతులను వెదజిల్లుతూ అమ్మవారిని ఆకర్షించడానికి చాలా అద్భుతంగా చేస్తూ ఉంటాము ఇక్కడ గుడి అలంకారం చేస్తూ అలంకారంతో మొత్తం గుడి వాతావరణంలో ఆలయాలు మొత్తం భక్తి శక్తులతో పూజలు జరుపుకుంటాము ఇక్కడ చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ వ్యాపారస్తులు కానీ అందరూ వ్యాపారాలు చేస్తూ మంచిగా ఉపయోగపడతాయి ఇది చేయడానికి చాలా మంది ఉత్సాహంగా ఆనందంగా గడుపుతాము ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అన్నీ వజ్ర వైఢూర్యాలతో హా హారాలు కట్టి అన్నీ అలంకరించి పూజ జరుపుతూ ఉంటాము ఈ కాంతులు చూడటానికి మన వేయి కన్నులు సరిపోవు అన్నీ అన్నీ సెల్ఫోన్లోనూ బంధిస్తూ చిత్రీకరిస్తూ బంధిస్తూ ఉంటాము ఇవి చూడటానికి అందముగా ఉంటుంది దసరా చూ చూడటానికి ఎంతో అందమైన దసరాగా రూపొందిస్తూ ఉంటాము